ఏపీజే అబ్దుల్ కలామ్ భారత పదకొండవ రాష్ట్రపతి క్షిపణి శాస్త్రవేత్త అతని పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశాడు భారత దేశపు మిస్సైల్ మ్యాన్గా పేరుగాంచాడు కలామ్ ముఖ్యంగా బాలిష్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషి చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత దేశ పోఖ్రాన్ టూ అనుపరీక్షలలో కీలకమైన సంస్థాగత సాంకేతిక రాజకీయ పాత్ర పోషించాడు రెండు వేల రెండు రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతనిని అభ్యర్థిగా ప్రతిపాదించగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలిపింది ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్పై గెలిచాడు కలామ్ తన పుస్తకం ఇండియా రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించాడు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాడు రెండు వేల పన్నెండులో ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అతను రెండవ స్థానంలో ఎంపిక అయ్యాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కలామ్ కుప్పకూలిపోయాడు రెండు వేల పదిహేను జూలై ఇరవై రెం ఇరవై ఏడున ఎనభై మూడు సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు అక్కడ ఆయనను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు బాల్యం విద్యాభ్యాసం అవుల్ పకీర్ జైనులబ్దీన్ కలామ్ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో పంతొమ్మిది వందల ముప్ఫై ఒకటి అక్టోబరు పదిహేనున జన్మించాడు తండ్రి జైనులబ్దీన్ పడవ యజమాని తల్లి ఆషియమ్మ గృహిణి పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలామ్ చిన్న వయసులో పని చేయడం ప్రారంభించాడు పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి వార్తా పత్రికలు పంపిణీ చేసాడు పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికి నేర్చుకోవటానికి తగటు తపన పడేవాడు ఎక్కువ సమయం కష్టపడేవాడు రామనాథపురం స్క్వార్ట్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక కలామ్ తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో చేరి పంతొమ్మిది వందల యాభై నాలుగులో భౌతికశాస్త్రంలో పట్టా పొందాడు అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వలాయ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగులో చేరాడు కలామ్ సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజులలో పూర్తి చేయకపోతే తన ఉపకారవేతనం రద్దుచేస్తాను అని బెదిరించాడు ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ను ఆకట్టుకున్నాడు తరువాత డీన్ కలామ్ నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను అన్నాడు ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు కలామ్ నలభై విశ్వవిద్యాలయాల నుండి ఏడు గౌరవ డాక్టరేట్లను పొందాడు ఇస్రో డిఆర్డీఓలతో కలిసి పనిచేసినందుకు ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పద్మభూషణ్ మరియు పంతొమ్మిది వందల తొంభైలో పద్మవిభూషణ్తో సత్కరించింది భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన మరియు ఆధునీకరణకు చేసిన కృషికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో కలామ్ భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారతరత్నాను అందుకున్నాడు రెండు వేల పదమూడులో అంతరిక్ష సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును అందుకున్నాడు